నా పేరు భారతి అండి నాకు మ్యారేజ్ అయిపోయింది నా హస్బెండ్ పేరు వచ్చేసి రఘు నాకు ఒక బాబు ఉన్నాడు తన పేరు వచ్చేసి రవి ఒక పాప ఉంది తన పేరు వచ్చేసి రేవతి నాకు పెళ్లయి పది సంవత్సరాలు పైన అవుతుంది ఇద్దరు పిల్లలు వచ్చేసి ఇక్కడే తిరుపతిలో జ్ఞాన జ్యోతి విద్యా మందిర్లోనే చదువుతున్నారు మా హస్బెండ్ వచ్చేసి తను బిజినెస్ చేస్తుంటాడు నేను వర్క్ ఫ్రం హోం అనమాట కో కరోనా టైం నుంచి వర్క్ ఫ్రం హోం తీసుకొని అలాగే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మా అత్తమామలు కొంచెం వయసు అయిన వాళ్లు అనమాట పిల్లల్ని వదిలి నేను చెన్నైకి వెళ్లి జాబ్ చేయలేను వాళ్ళు పిల్లల్ని చూసుకోలేరు అందుకని నేను వర్క్ ఫ్రం హోం తీసుకొని ఇక్కడే ఇంట్లో నుంచే చేసుకుంటున్నాను మా మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ మొబైల్ షోరూం పెట్టుకున్నారన్నమాట మా అత్తగారు మామగారు చాలా మంచి వారు నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉంటారు మా హస్బెండ్కి తోడ పుట్టిన అక్క ఒకరు ఉన్నారు తనని ఇక్కడే తిరుపతిలోనే ఇచ్చారు బంధువులు అనమాట వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు అనమాట వాళ్లు కూడా మా పిల్లలు చదివే స్కూల్ లోనే చదువుతున్నారు మేమంతా హ్యాపీ ఫ్యామిలీ అనమాట మేము వారానికి ఒకసారి అందరు కలుసుకుంటూ ఉంటాము అలా భోజనాలకి బయట వెళ్ళడం గానీ ఎప్పుడైనా టూర్లకి అలా బయట వెళ్ళడం కానీ అలా చేస్తుంటాము మా అత్తగారు మామగారు మాతోపాటు లేదు పక్క వీధి అనమాట వాళ్లకి నేనే మార్నింగ్ టిఫిన్ చేసి ఇవ్వడం కానీ మధ్యాహ్నం భోజనం మేము అక్కడ వెళ్లి తింటాము నేను మా హస్బెండ్ మా బాబుకి నేను లంచ్ ఇచ్చి పంపించేస్తాను అనమాట బాబుకి పాపకి నైట్ కూడా నేనే మా మామగారి అత్తగారికి టిఫిన్ చేసి పంపిస్తాను అనమాట తరచూ కలుసుకుంటూ ఉంటాం సాయంత్రంలో నేను ఇక్కడ ఉండదన్నమాట ఇంట్లో పిల్లల్ని తీసుకొని మా అత్తగారి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటాం అనమాట టైం స్పెండ్ చేస్తాము అమ్మగారు నాన్నగారు కూడా తిరుపతినే నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు వాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయాయి అమ్మగారిని నాన్నగారిని కూడా తరచూ వెళ్లి చూస్తూ ఉంటాను వాళ్లకి ఏమైనా సహాయం కావాలన్నా చేస్తూ ఉంటాము అన్నయ్యకి తమ్ముడికి కూడా పెళ్లిళ్లు అయిపోయాయి కదా వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు రీసెంట్గానే అయింది ఇదే అండి నా గురించి నాది చిన్న కుటుంబమే కానీ మేము సంతోషంగా ఉంటాము పెద్ద రిచ్ కాదు మేము మరీ పూర్ కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి ఇంట్లో కానీ మాకు సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా సంవత్సరాల నుంచి ఆశ దాని కోసమని చూస్తున్నాము ల్యాండ్ ఒకటి కొనాలని చీటీ వేసి ల్యాండ్ కోసమని డబ్బులు చేర్చి పెడుతున్నాము నేను కూడా ఆఫీసులో ఇంతవరకు లోన్ తీసుకొనే లేదు ఎప్పుడు మనం సొంత ఇల్లు కట్టాలి అనుకుంటున్నామో అప్పుడే లోన్ తీసుకోవాలి ఇంటికోసమని లోన్ తీసుకోవాలని నేను ఇంతవరకు ఏం ఎంత కష్టం వచ్చినా ఎంత ఎమర్జెన్సీ అయినా నేను ఇంత వరకు లోన్ తీసుకోలేదు అది ఇల్లు కట్టడానికే మనం లోన్ తీయాలని దానికోసం అని కేటాయించి పెట్టున్నాను అనమాట మామగారు అత్తగారు వాళ్ళ వాళ్లు సంపాదించిన ఒక సొంత ఇల్లు ఉంది కానీ నాకు నా హస్బెండ్కి ఏమంటే మా సంపాదనలో ఒక కొత్త సొంత ఇల్లు కట్టుకోవాలి అనేసి మా కోరిక అనమాట ఇంకా మూడేళ్లు పట్టొచ్చేమో మా మా కోరిక నెరవేయడానికి దాని కోసమని కృషి చేస్తున్నాము ఇదే అండి మా గురించి